నేను ఐఫోన్ తీసుకున్నాను ఇది లక్షా పదివేలు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది బాట్రీ పిక్అప్ చాలా ఏక్కువగా ఉంది అదే విధంగా కెమెరా క్వాలిట్ అయితే చాలా ఉంది మిగతా అన్నిమొబైల్స్తో కంపేర్ చేసుకుంటే మరి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు అయితే అదే విధంగా ఇది కాస్టూ చాల ఎక్కువుగా ఉంది కానీ చూడడానికి లుక్ చాలా బాగుంది సెక్యూర్ చాలా ఎక్కువుగా ఉంది మనం వాడే ఆన్లైన్ పేమెంట్స్ సెక్యూరిటీ అయితే చాలా బాగుంది ఎవరు కూడా హ్యాక్ చేసే అవకాశం లేకుండా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది మెటాలిక్ మెటీరియల్తో తయారుచేయబడింది మొబైల్ పడిన సరే బాగానే ఉంది దీని హెడ్ఫోన్స్ సౌండ్ క్వాలిటీ అయితే ఇంకా బాగుంది బ్యాటరీ చార్జింగ్ కూడా ఫాస్ట్ చార్జర్